హలో సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అంటే ఎలా అయింది సార్

ఒకసారి మొత్తం బంద్ చేసి ఆన్ చేయండి ఒకసారి ఇప్పుడు ఏమని చూపిస్తుంది సార్ ఏమన్నా బట్ బటన్ లైట్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా అక్కడ ఏమన్నా ఏమన్నా హెయిర్ వచ్చినట్టు అనిపిస్తుందా కొంచెం దగ్గరికెళ్ళి చూడండి

అంటే సార్ మీది అండర్ వారంటీ ఉందా సార్ అయితే సార్ మావి మాకు మా రిపేరర్ ఒక ఆయన వస్తాడు అతను రావడానికి ఛార్జెస్ అవుతుంది మరి మీరు అఫోర్డ్ చేయగలరా సార్ అదొక అదొక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సార్ వచ్చి చూడడానికి తక్కువ అంటే ఇది కంపెనీ పాలసీ సార్ అయితే అక్కడ వచ్చి చూసి ఎయిర్ కండీషనర్ ప్రాబ్లం ఏంటో చూసి అతను చెప్తాడు సార్ మీకు ఏమైనా పాట్స్ పోయుంటే మేము మేము ఫిక్స్ చేస్తాము సార్ అక్కడనే లేదా మేజర్ బిగ్ ప్రాబ్లం ఉంటే మా క్లయింట్ పట్టుకొస్తాడు సార్ అయితే ఎన్ని రోజుల్లో ఛార్జ్ చేయాలి సార్ రేపు రమ్మంటారా ఓకే సార్ నేను ఇది కంప్యూటర్లో అప్డేట్ చేస్తాను ఓకే సార్ ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా సార్ ఇది ఫ్రిజ్ది కాదు సార్ ఓన్లీ ఏసీదే ఓకే సార్